ఇంటీరియర్ డిజైనా అండి మ్యాడమ్ మాకు కొంచెం సీలింగు అవి పగుళ్ళు వచ్చున్నాయి మీరు వచ్చి దానికి కొంచెం అవి గోడలకు అవి ప్లాస్టరింగ్ అవి కొంచెం రిపేర్ చేసి ఇవ్వాలి మ్యాడమ్ కొంచెము సీలింగ్ అవి మార్చాలి అనుకుంటున్నాము అది ఎట్లా మ్యాడమ్ ఎంత అవుతుంది ఎట్లా ఎన్ని రోజులు పడుతుంది కొంచెం చెప్తారని కబోర్డులు

సరే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మీరు ఎన్ని రోజులలో చేసి ఇవ్వగలరు మ్యాడమ్ ఓకే థ్యాంక్ యూ మ్యాడమ్